మనం టాప్ రైసింగ్ బైకులు తీసుకునే టైంలో మనకు చూడాల్సిన లక్షలాలు ఏంటంటే ఒక రేసింగ్ బైక్ తీసుకునే టైంలో మనకి ఫస్టు రోడ్లు కరెక్ట్గా మన ఏరియాలో సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకోవాలి దాంతోపాటు ఆ రేసింగ్ బైక్ తీసుకున్నా కూడా ఎంతవరకు మనకి స్పీడుగా వెళ్ళ వద్దు ఆ స్పీడ్ ఉన్నదాన్ని మనం కంట్రోల్ చేయగలమా వైబ్రేషన్ లాంటివి వస్తూ ఉంటే వాటిని ఎలా మనం అదుపు తెప్పించగలమని ప్లాన్ చేసుకోవాలి అవీ కాకుండా రేసింగ్ బైకుల వల్ల మనకి చాలా వరకు ఏంటిది యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అవి ఆపకుండా ఉండాలంటే మనం చాలా వరకు రోడ్లు మన పరిస్థితులు ఇయన్నీ చూసుకొని దాని తగ్గట్టుగా మనమనేది బైక్ అనేది తీసుకోవాలి మనం రేసింగ్ బైక్ అనేది తీసుకుంటే అది అన్నీ చెక్ చేసుకోవాలి వాటికంతా మనకి వాటి వల్ల సర్వీస్ మనకి బాగా దొరుకుతుందా దానివల్ల మనకి ఏమైనా అంటే ఇది బట్టలు కానీ లేకపోతే ఏదన్నా సా గాడ్స్కానీ దొరుకుతాయా మనం కాపాడుకోవడానికి ఇవన్నీ మన సొంతంగా చూసుకోవాలి